పాఠశాలల్లో యోగా అనేది ఒక ముఖ్యమైన అంశం అయితే అది విద్యార్థుల విద్యా పనితీరు మరియు మానసిక శ్రేయస్సుని ఎలా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది రోజుకి గంటల తరబడి డెస్క్ వద్ద కూర్చోవడం ఇంటికి తిరిగి వెళ్ళి రోజూ వారి హోం వర్క్ ఆన్లైన్ మెంటులోనూ పూర్తి చేయడానికి పుస్తకాలు పోయడం చదువుకోవడం మరియు అనేక పరీక్షలకు హాజరు కావడం వివిధ పార్టీయేతర కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైనవి అన్నీ శరీరం మరియు మనసును ఉద్రిక్తతకు గురిచేస్తాయి వీటికి తోడు సామాజిక మరియు కుటుంబ సవాళ్ళను ఆందోళన బెదిరింపు మరియు భావోద్వేగాలు కూడా పిల్లలపై ప్రభావితం చూపుతాయి ఊబకాయం నిరాశ మధుమేహం మరియు భయాందోళన వంటి దాదాపు ప్రతీ క్రొత్త యుగ సంఘర్షణ పరిస్థితిపై పని చేసే అమృతం యోగా పెద్దలకు మాత్రమే కాకుండా చిన్న పిల్లలకు కూడా పరిష్కారం కాదు మరియు వారు పెరిగే కొద్దీ మెరుగైన జీవనశైలిని నడిపించడంలో సహాయపడుతుంది పాఠశాలలో పిల్లల కోసం యోగాను చేర్చడం వల్ల కొన్ని ప్రయోజనాలు అక్కడే ఉన్నాయి ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది మానసిక కబుర్లు ఆపివేసి క్షణంలో జీవించే యోగా యొక్క సహజ సామర్థ్యం ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది జీవితంలోని ప్రతీ రంగంలోనే గొప్ప ప్రయోజనాలను చూపుతుంది విద్యార్థులు చాలా ఒత్తిడికి గురైన వ్యక్తులు వారు తమని తాము అధిగమించడానికి మరియు ప్రతీ అవకాశంలోనూ తమ విలువను నిరూపించుకోవడానికి ఇష్టపడతారు యోగా వారి ఒత్తిడిని ఎదుర్కోవడానికి మరియు కొంత మనశ్శాంతిని తిరిగి తీసుకురావడానికి సహాయపడుతుంది క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారు తక్కువ స్థాయి ఒత్తిడి మరియు ఆందోళను మరియు తదనంతరం మెరుగైన విద్యా పరిధి నివేదించడమే కాకుండా జ్ఞాపకశక్తి మరియు శ్రద్ధను మెరుగుపరుస్తుంది బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది పిల్లలు ఎక్కువసేపు కూర్చునే భంగిమల్లో గడుపుతారు మరియు చాలా జంక్ ఫుడ్ కూడా తీసుకుంటారు ఈ రెండు కొత్త యుగ జీవన శైలి యొక్క ఉప ఉత్పత్తి యొక్క జీవనశైలిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా పిల్లలు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించగలుగుతారు ఇది చిన్నవయసులోనే బాల్యంలోనే ఊబకాయం సమస్యలను ఆరోగ్యకరమైన రీతిలో అరికట్టడానికి సహాయపడుతుంది వశ్యత సమతుల్యత మరియు భంగిమను మెరుగుపరుస్తుంది ఒకేసారి ఎక్కువ సేపు చదువుకోవడానికి కూర్చోవడం మరియు ఎక్కువ స్క్రీన్ సమయం తప్పు భంగిమకు దారితీస్తుంది బాల్యంలో ఈ పేలవమైన భంగిమ వయోజన జీవితంలో కూడా ఒక పెద్ద శరీర నిర్మాణ సమస్యగా అభివృద్ధి చెందుతుంది క్రమం తప్పకుండా వివిధ ఆసనాలను అభ్యసించడం వల్ల భంగిమ దిద్దుపాటుకు దారితీస్తుంది పాఠశాలలో యోగా యొక్క అద్భుతమైన ప్రయోజనాల్లో ఇది ఒకటి